నేను హిందూయిజం నుండి వచ్చాను హిందూ మతానికి కొన్ని సంబంధాలకి కొన్ని నిర్వర్తించే సంబంధాలకి నేను ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటాను అలాగే ఈ సంబంధాలు హిందూ సాంప్రదాయాలలో కొన్ని విలువలు నిర్వర్తించడంలో ఆ విలువలను ప్రవర్తించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ మన మతంలో బంధాన్ని బలపరచడానికి కొన్ని వివరణలు అలాగే కొన్ని అంశాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను వాటిల్లో కొన్ని ముఖ్యమైన సంబంధ భావాలు ఏమిటి అంటే వాటిల్లో ముఖ్యంగా ధర్మం ఉంటుంది ఎందుకంటే ధర్మం లేదా ధర్మబద్ధమైన కర్తవ్యం సంబంధాలు ఎలా నిర్మించాలన్నా లేదా ఎలా నివృత్తి పడాలన్నా మనకి ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి ధర్మంగా తన కుటుంబం పట్ల కానివ్వండి లేదా తన సమాజంలో కానివ్వండి ధర్మాన్ని విడిచి పెట్టనివాడు దేనినైనా సాధిస్తాడు అనేటువంటి మంచి భావాన్ని తెలుపుతోంది అలాగే ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలోనూ హిందూ మతానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా పవిత్రమైనది ఎందుకు అని అంటే మరియు మన కుటుంబ బంధాలకు చాలా విలువలు ఇవ్వబడుతుంది అన్నమాట పెద్దల పట్ల గౌరవం చాలా ముఖ్యమైంది మరియు కుటుంబ సంప్రదాయాల్లో తరతరాలుగా మనం చాలా మంచి ధర్మాన్ని అందించబడతాము అన్నమాట వివాహం అనేది ఒక సంస్కారమైన ప్రాథమిక లక్ష్యంగా మనం భావిస్తూ ఉంటాం అలాగే మన మతంలో బంధాన్ని బలపరచడానికి ముఖ్యంగా గురుశిష్య పరంపరం కూడా ఉండుంటుంది దాన్ని ఎలా వివరిస్తానంటే గురు శిష్య సంబంధం అది మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసారం చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుందనమాట ఈ సంబంధం లోతైన గౌరవం నమ్మకం మరియు భక్తిపై ఆధారపడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క గురువు తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విద్యార్థికి ఇవ్వడానికి చాలా తోడ్పడుతూ ఉంటాడు అన్నమాట అలాగే మనకి సామాజిక నిర్మాణం అనేది మూడవ అంశంగా మనం ఇక్కడ భావిస్తూ ఉంటాం హిందూ మతం యొక్క సామాజిక నిర్మాణం సాంప్రదాయాలు కానివ్వండి కుటుంబ వ్యవస్థను చాలా ఉంటుంది కలిగి ఉంటుంది సమాజంలో మనకి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క బంధాన్ని కూడా చారిత్మకంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అలాగే సామాజిక సంబంధాలు మరియు సామాజిక బంధాలు ముఖ్యమైనవిగా కొనసాగుతూ ఉంటాయి అన్నమాట అలాగే మనకి భక్తి అనేది నాలుగవ అంశంగా నాలుగవ బంధాన్ని బలపరచడానికి ఉపయోగిస్తాము అన్నమాట ఈ ప్రతి ఒక్క ఆచారాలలో భక్తి చాలా విలువైనది ఎందుకంటే మనం భక్తి అనేది భక్తుడు మరియు దైవం మధ్య సంబంధాన్ని వివరిస్తూ ఉంటుంది ఇది ఒక రకమైన సంబంధంగా కూడా మనం కొనసాగించుకోవచ్చు ఇందులో హిందూ దేవతల పట్ల ప్రజలు కలిగి ఉండే సంబంధాలు కూడా ఉంటాయి అంటే దేవుడికి మరియు శిష్యుడికి ఉన్నటువంటి సంబంధమే భక్తిగా మనం మాట్లాడుకోవచ్చు అలాగే ఈ సంబంధాలన్నీ హిందూ మతాన్ని ఎలా బలపరుస్తూ ఉంటాయంటే కొన్ని ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్ అంటే కొన్ని విలువలు యువతరాలకు హిందువులకు ఆచారాలకు మరియు సంప్రదాయాలకు ప్రసారం చేయడంలో కుటుంబాలు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అండ్ ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ గురువులకి భక్తులకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా భావిస్తూ ఉంటాం ఇంకా ఇక్కడ హిందూ సూత్రాలు అలాగే ఆచారాలు కొన్నిటికి కట్టుబడి ఉంటాయి అన్నమాట అవి ఏమిటి అంటే భక్తి ధర్మం సామాజిక నిర్మాణం గురుశిష్య పరంపరా కుటుంబ వ్యవస్థ అలాగే సామాజిక మద్దతు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం ఆధ్యాత్మిక మరియు నైతిక పరిశీలనలో లోతుగా ముడిపడి ఉంటూ ఉంటాయి అన్నమాట పరిరక్షణకు కోసమైనా కావచ్చు లేదంటే ఆచరణకు దోహద పడడానికైనా కావచ్చు మనం మన మతంలో మన బంధాన్ని ఈ రకంగా బలపరుస్తూ ఉంటాం